ఒకప్పుడు పొలంపనులో నీరు అనేది బావిని తవ్వి బావిలో నుంచి తీసి వ్యవసాయం చేసేవారు కానీ ఇప్పుడు ఈ మోటార్ల సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకున్నా చాలా సులువుగా నీరు రావడం జరుగుతుంది అదే విధంగా ఈ చేపలు పట్టడం కూడా చాలా తెలివిగా సాంకేతికంగా బాగా అబివృద్ధి చెంది చాల ఈజీగా చేపలుపట్టడం జరుగుతుంది పశుపెంపకంలో పాలుతీయటం అనేది ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడుఈ పాలు తీయడానికి కూడా మెషన్లు రావడం వలన చాలా ఈజీగా ఉంది వ్యవసాయంలో కూడా నాగలిపట్టి ఎద్దులు పట్టుకొని దున్ని చేసేవారు కానీ ఈ ట్రాక్టర్లు అనేవి రావడం వలన మనకి దుక్కుదున్నడం కానీ ఇవి పొలం పనులకి చాలా ఉపయోగకరంగా ఉంది మనకి కష్టమనేది కాలం అనేది తగ్గించి పని మంచిగా జరిగేలాగా ఈ సాంకేతికత అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అయితే మరి ఇంకా స్లోగా పని జరుగుతుంది ప్రతీది కూడా మొబైల్ ద్వారా చాలా పనులు జరిగిపోతున్నాయి చాలా ఉపయోగకరంగా ఉంది ఈ సాంకేతికత వలన మనకి పొలం పనులుగాని ఈ చేపలు పట్టడం కానీ లేదా పశువుల పెంపకం కానీ ఈ పాల ఉత్పత్తి కానీ వ్యవసాయంలో ఈ సాంకేతికత అనేది కూడా చాలా గొప్పగా ఉంది మెరుగైన అభివృద్ధి జరుగుతుంది